హాయ్ అండి నేను ఒక కస్టమర్ మాట్లాడుతున్నాను మీ రెస్టారెంట్ ఓపెన్లో ఉందా ఉంటే కనుక నా ఆర్డర్ ఒక రెండు పానీపూరీలు అండ్ ఒక పది పుల్కా రోటీలు ఒక బట్టర్ చికెన్ అండ్ ఒక పది నాన్లు ఇవన్నీ ఆర్డర్ రాసుకోండి అండ్ మా ఏరియా బీటీఎం లేఅవుట్ అండి మీరు డెలివరీ చేయగలరా చేస్తానంటే నేనంటే మీకు మీ వాట్సాప్ నెంబర్ నాకు ఇదే నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తాను దా ఆ వాట్సాప్ నంబర్లో మెసేజ్ చేయండి నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను దానివల్ల మీరు మాకు ఆ లోకేషన్కి డెలివరీ చెయ్యొచ్చు అనమాట నేను స్విగ్గిలో నుంచి ఆర్డర్ చేయలేను ఎందుకంటే నాకు స్విగ్గిలో ఆర్డర్ ప్లేస్ అవడం లేదు సో అందుకోసమే మీకు డైరెక్ట్గా కాల్ చేశాను సో మీరు ఈ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ నాకు పంపించండి మీరు అదే వాట్సాప్ నెంబర్కి నాకు మీ పేటిఎం స్కానర్ ఏదో ఒక స్కానర్ పెట్టాలంటే నేను మీకు పేమెంట్ చేసేస్తాను చేసి స్క్రీన్షాట్ పంపిస్తాను మీరు నాకు మీరు డైరెక్ట్ డెలివరీ చేయొచ్చు మీరు డెలివరీ ఛార్జెస్ కూడా అందులోనే యాడ్ చేయచ్చు నో ప్రాబ్లం చేస్తారా ఆ రెస్టారెంట్ తెరిచి ఉంది మూసి ఉంది కనుక్కోండి లేదంటే ఆ రెస్టారెంట్ మీరు ఉన్న ప్రాంతానికి ఆహారం అందిస్తుందా కనుక్కోండి మీరు ఒక రెస్టారెంట్ నుండి ఆహారం ఆర్డర్ చేయాలా చేయాలనుకుంటున్నారు కానీ ఇది తెరిచి ఉందా మూసి ఉందా మీకు తెలియదు లేదా వారిని ఈ ప్రాంతానికి అందిస్తారో తెలియదు మీరు ఆహారం ఆర్డర్ చేసి యాప్ను వాడవచ్చు లేదా రెస్టారెంట్కి కాల్ చేసి లభ్యత గురించి కొనుక్కోవచ్చు కనుక్కున్నాను మీరు నాకు పంపించండి